చెప్పమ్మా సరే ఇంటరు పర్సెంటేజ్ ఎంత వచ్చిందమ్మా ఇంటరు పర్సెంటేజు ఎంత వచ్చింది ఇంటర్ ఇంటర్ పర్సెంటేజ్ ఎయిటీ టూ ఓకే ఏం గ్రూప్ అమ్మా ఇంటర్ నువ్వు గ్రూపు గ్రూప్ ఏంటి అమ్మా ఎంపీసీ ఓకే ఓకే ఏది తీసుకుందాము అనుకుంటున్నావు అమ్మా ఇంజనీరింగ్ సైన్సా అమ్మా అంటే కంప్యూటర్కి సంబంధించిందమ్మా అంటే ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అంటే ముందు నువ్వు ఈసెట్ అనే ఒక ఎగ్జామ్ రాయాలి అమ్మా ఆ ఈసెట్ రాయాలి అంటే ముందుగా నువ్వు కోచింగ్ కూడా తీసుకోవాలి అది కోచింగ్ అది తీసుకుంటే నీకు ర్యాంక్ మంచిగా వస్తే దాని ప్రకారం నీకు నువ్వు ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నావో అది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది అమ్మా అది అంటే అదే అదే అమ్మా నీకు నేను చెప్తాను ముందుగా అసలు దీని గురించి చాలా గ్రూపులు ఉంటాయి అమ్మా నువ్వు నువ్వు తీసుకోవాలి అనే కాకుండా చాలా రాకాల గ్రూప్సు ఉంటాయి వాటి గురించి నీకు నేకు వివరిస్తాను ముందుగా నేను దాని గురించి నీకు వివరిస్తాను వినమ్మా ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రదానంగా శ్రమ పరిశ్రమలు రంగాలు ఆవిష్కరణలు మరియు ఆర్ధిక వృద్ధిని నడిపిస్తాయమ్మా ఈ పరిశ్రమలు తమ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల ద్వారా రాష్ట్రానికి నీలాంటి వాళ్ళకి క్రొత్త అవకాశాలు సృష్టించడానికి సహాయపడతాయమ్మా ఇప్పుడు నువ్వు అడిగిన గ్రూపుల్లో ఐటి అనేది ఒక గ్రూపు ఉంటుంది అమ్మా ఈ ఐటి అనేది ఏంటంటే రాష్ట్రంలో అనేక ఐటి సంస్థలు ఉన్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఐటి వినియోగదారులకు సేవలు అందిస్తారు అమ్మా ఐటి పరిశ్రమలు రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి కీలకంగా ఉంటుంది ఇంకోకటి వచ్చేసి మెకానికల్ అని ఒక గ్రూప్ ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ అని ఆంధ్రప్రదేశ్ మెకానికల్ ఇంజినీరింగ్లో ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రం ప్రముఖ రాష్ట్రంలో అనేక మెకానికల్ ఇంజినీరింగ్ సంస్థలు ఉన్నాయి అమ్మా ఇవి వివిధ రకాల మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఈ మెకానికల్ ఇంజినీరింగ్ పరిశ్రమ రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి కీలకంగా ఉంటుంది ఇది మెకానికల్ ఇంజినీరింగ్ అనేది ఇది మెకానికల్ అనేది మెకానిక్ సంబంధించింది అమ్మా ఇది కూడా మంచిదే నీకు మంచిగా ఉంటుంది కాకపోతే ఏంటి ఇది మగవాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట అంటే ఆడవాళ్ళతో పోల్చుకుంటే అలా అని ఆడవాళ్ళు చదవకూడదని ఏమీ లేదమ్మా ఇంకొకటి ఆటో మొబైల్ అని ఇంకొక గ్రూప్ ఉంది అమ్మా ఇది ఆటోమొబైల్ అనేవి కూడా రాష్ట్రంలో అనేక ఆటోమొబైల్ సంస్థలు ఉన్నాయమ్మా ఇవి వివిధ రకాల ఆటోమొబైల్స్ ఉత్పత్తి చేస్తారు ఆటోమొబైల్సు పరిశ్రమ రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి కీలకంగా ఉంటాయి ఈ ఏంటంటే మీ ఈ గ్రూప్స్ మీరు ఏదైతే ఎంచుకుని చదువుతారో ఇవి ఏంటి అంటే ఈ పరిశ్రమలు మీరు ఎక్కడైతే మీరు ఉద్యోగానికి వెళతారో ఈ పరిశ్రమలు తమ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల ద్వారా రాష్ట్రానికి క్రొత్త అవకాశం సృష్టించడంలో సహాయపడుతుంది ఉదాహరణకు ఐటి పరిశ్రమ క్రొత్త ఉద్యోగాలని సృష్టిస్తుంది మరియు రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తెస్తుంది రసాయన పరిశ్రమ క్రొత్త ఉత్పత్తులను అభివృద్ది చేస్తుంది మరియు రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి దోహదం చేస్తుంది ఇంకా మెకానికల్ ఇంజినీరింగ్ పరిశ్రమ క్రొత్త ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడుతుంది అంటే క్రొత్త ఉత్పత్తులు అంటే మోడల్ ఇప్పుడు వచ్చే బైక్లని రీమోడల్ చెయ్యవచ్చు కారుల్ని రీమోడల్ చెయ్యవచ్చు అదనంగా అదే అందుకే అదే చెప్పినా మీకు ముందుగా చెప్పాను కదమ్మా నువ్వు ఇంటరు పర్సెంటేజుతో కాకుండా నువ్వు ఇప్పుడు ముందుగా నేను ఏదైతే నీకు చదవాలి అనుకుంటున్నావో దానికి ముందు నువ్వు ఎగ్జామ్ రాయాలి అమ్మా ఆ ఎగ్జామ్ ముందు నువ్వు ఆ ఎగ్జామ్కి కొంత కోచింగ్కి ఫీజ్ కట్టాలి అది ఎంత ఉంటుంది అంటే పది వేల ఉంటుంది అమ్మా ఫీజ్ ఒకటే కోచింగ్ ఫీజు నువ్వు అది కట్టి నీకు మంచి ఉన్నతమైన మార్కులు కానీ నీకు వస్తే అమ్మా ర్యాంకు వస్తే నీకు తక్కువ ఫీజ్తో అంటే మన గవర్నమెంటే నిన్ను చదివిస్తుందమ్మా నీకు వచ్చే ర్యాంక్ బట్టి ఇది అంతా నీకు ఏంటమ్మా తప్పకుండా అమ్మా నువ్వు ఏప్పుడు వచ్చినా సరే నీకు ఏ హెల్ప్ అయినా ఏ సహాయమైనా నేను నీకు చేయగలను ఓకే అమ్మా ధన్యవాదాలు